మొబైల్ గేమింగ్ వల్ల ఈ పరిశ్రమ మొత్తం ఎలా ప్రభావితం అవుతుందంటే ఇప్పుడు పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు మొబైల్లో గేమ్ ఆడకుండా ఎవరు ఉండట్లేదు అండి ఇప్పుడు ముందంతా ఏం చేస్తారంటే ఒక పెద్ద వాళ్ళు రెండు మూడు చోట్లు చేరారంటే ఏం చేస్తారు పేకాట ఆడుకుంటారు ఇప్పుడు ఆ పేకాట కూడా గేమ్లోనే ఆడుతున్నారు గేమింగ్లోనే కార్డులు కూడా లేకుండా మొబైల్ గేమ్ లోనే పేకాట ఆడుకుంటూ ఆడుతున్నారు రమ్మీ ఇలాంటివి అని చెప్పేసి తర్వాత వచ్చేసి పిల్లలు చిన్నప్పుడు స్కూల్ నుంచి రావడం రావడం బయట వెళ్ళి హౌస్ బాయ్ క్రికెట్ షటిల్ ఇవన్నీ ఆడుకుంటున్నారు క్యారం బోర్డు ఇవన్నీ కూడా ఆడతున్నారు ఇప్పుడు మొబైల్ గేమ్ లోనే అవన్నీ వచ్చేసాయి క్యారం క్యారం కూడా మొబైల్లో ఆడుతున్నారండి మళ్ళీ ఏంటో లుడో గేమ్ అంట అదే దాయలు వేసుకుంటా ఆడుకుంటారు కదా పెద్దవాళ్ళు అది కూడా గేమ్ వచ్చేసింది లూడో గేమ్ అంట తర్వాత వచ్చి టెన్నిస్ షెటిల్ టెన్నిస్ ఆడడం అది కూడా గేమ్ వచ్చేసింది క్యారం బోర్డు గేమ్ క్యారం బోర్డు టెన్నిస్ తర్వాత వచ్చి ఆ దయాలాడేవి అవన్నీ కూడా గేమ్లు వచ్చేసినాయి తర్వాత వచ్చేసి ఇప్పుడు పబ్జి ఇలాగా ఫ్రీ ఫైర్ ఇవని కూడా పెద్దవాళ్ళు అంటే ఒక ఇరవై ఏళ్ల నుంచి నలభై ఏళ్లలోపు వాళ్ళు అందరూ ఈ గేమ్లు ఆడుతున్నారు ఏం చాలా ఇవే ప్రభావితం అవుతుంది అండి ఒకరొకరు కొంచం ఆడుకునే సమయంలోనే అలా మాట్లాడుకుంటూ ఆ రోజు వారి జరిగిందంతా చెప్తూ మా మొకాలు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఆటలాడుకునే వాళ్ళము ఇప్పుడేమైంది అంటే అందరూ ఫోన్లు చూసుకుంటానే ఆ ఫోన్ లోనే అన్ని గేమ్లు ఆడేస్తున్నారు అక్కన పక్కన మాట్లాడే వీలు లేకుండా

మొబైల్ గేమ్స్ వచ్చేసి కొంచెం మైండ్ రిలాక్స్ కోసం కనిపెట్టారు అదంతా ఓకే కానీ అదే అడిక్ట్గా కూర్చొని ఎప్పుడు మొబైల్ లోనే గేమ్ ఆడడం కూడా అదే భావ్యం కాదేమో అని నాకు అనిపిస్తుంది మొబైల్ గేమింగ్ వచ్చేసి పరిశ్రమలో ఇలాగ చాలా వరకు వచ్చేసి దానికి అడిక్ట్ అయిపోతున్నారని నా ఉద్దేశం